నేను ఆ మా ఊళ్ళో వ్యవసాయం చేసేటప్పుడు చాలా రకాల కంపెనీ యొక్క ట్రాక్టర్లను చుస్తు ఉంటాను ఆ కంపెనీ ఆ ట్రాక్టర్స్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఏ విధంగా అంటే సాంప్రదాయ పద్ధతులలో ఏమైనా మనం ఎద్దుల బండిని పొలానికి తీసుకు వెళ్ళి అక్కడ తీసుకె చ పని చేయించాం అనేది శ్రమతో కూడుకున్నది మరి అది లేటు లేటు ప్రాసెస్ కూడా అదే ట్రాక్టర్తో చాలా వేగంగా అయిపోతుంది మనం అనుకున్న విధంగా ఉంటుంది ఇప్పుడు పనిముట్లని జాగ్రత్తగా దాచుకోవాల్సి వస్తుంది ట్రాక్టర్ లేకపోతే అదే ట్రాక్టర్ ఉంటే ఒకే ఒకేరోజులో చాలా చాలా వర్క్ చేయ వివిధ రకాలైన వర్క్ ఒక సింగల్ ట్రాక్టర్తో చేయచ్చు మనకు కానీ ట్రాక్టర్ లేకపోతే డిఫరెంట్ పొలం పని అనేది కష్టం అయిపోతుంది కా మనకు సులభతరం అవ్వాలంటే ట్రాక్టర్ని ఖచ్చితంగా వాడాలి మామూలు పద్ధతులలో సాంప్రదాయ పద్ధతులలో అయితే చాలా లేట్ అవుతుంది అదే ట్రాక్టర్ను ఉపయోగించి మనం అయితే ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి ట్రావెలింగ్ పర్పస్గా వాడుకోవచ్చు పొలంలో కూడా వాడుకోవచ్చు దీని వల్ల ట్రాక్టర్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇందులో కొన్ని మాత్రమే మీకు చెప్పాను మిగతావి చాలా వరకు చెప్పలేదు అది చెప్తాను